హలో

దేని గురించి అవును ఉందండి అవును అందుబాటులో ఉందండి మీరు ఎక్కడండి అవునండి కూకట్పల్లిలో మా సర్వీస్ ఏరియా ఉంది కానీ ఛార్జెస్ ఎక్కువ పడతాయండి

ఓహో మా టీం నుండి ముగ్గురు లేదా నలుగురోస్తారు కారు యొక్క పరిస్థితిని బట్టి గంట లేదా రెండు గంటలు పట్టొచ్చండి కార్ క్లీనింగ్ టైర్ అండ్ ఆయిల్ క్లీనింగ్ డ్యాష్ బోర్డ్ పాలష్ పెయింటింగ్ అంతే అండి అదనపు ఛార్జీలు ఏమ లేవండి కార్ని బట్టి ఛార్జెస్ హాచ్బ్యాక్ ఎమమిది వందలు లక్జరి కార్కి పదిహేను వందలు ఎస్యూవీ కార్స్కి వెయ్య రూపాయలండి అవును సార్ వాటి యొక్క ప్రీమియం మెటీరియల్ మిషన్ మరియు ఇంటివద్ద సర్వీసెస్ బట్టి అ ప్రైసెస్ అలా ఉన్నాయండి అవును సార్ అందుబాటులో ఉన్నాను మీ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ పంపించండి ఓకే ధన్యవాదాలు సార్ మీ కార్ని పక్కా శుభ్రం చేస్తాం ఓకే ధన్యవాదాలు